మనకి ఆరోగ్య ప్ర ప్రభుత్వ పథకాలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్య బీమా వల్ల వైద్య పరీక్షలు సంప్రదింపులు మరియు చికిత్స వసతి చికిత్స సమయంలో ఆహార సేవలు ఇంకా పదిహేను రోజుల వరకు ఆసుపత్రిలో ఆసుపత్రి తర్వాత ఖర్చులు పదిహేను రోజులు వరకు మనము ఫ్రీగా హాస్పిటల్లో ఉండచ్చు మందులు మరియు వైద్య వైద్య వినియోగ వస్తువులు ఇలాంటివి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా మీ మేమైతే ఈ సేవ మా నాన్నమ్మ గారికి హార్ట్ ఆపరేషన్ చేయించాం మేము దీనివల్ల చాలా ఉపయోగం పొందాం అక్కడ మేము వెళ్ళిన దగ్గర నుంచి మాకు ఒక రూపాయి కూడా అవ్వలేదు అన్నీ ఖర్చులు వాళ్ళు ఈ పథకం ద్వారా అయినాయి తీసుకున్నారు ఇంకా చెప్పాలంటే ఇది వర్ ఇది చాలా వరకు పేదలకు మరియు నిరుపేదలకు అందుబాటులో ఉండడం ఆరోగ్య సంరక్షణకు అందించే ఉద్దేశంతో భారతీయ యోజన పథకం సెకండ్రి మరియు తృతీయ ఆస్ప ఆస్పత్రి సంరక్షణ కోసం మనకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు కవర్ చెయ్ కవర్ చేసేలాగా అందిస్తుంది ఈ పథకం ద్వారా మనకి చాలా లాభాలు ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే మా మందులు ఇంకా వైద్య డాక్టర్స్ ఆపరేషన్ చేసినాక ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి